తెలుగు భాష ఈ ప్రాంతంలోని మిగతా భాషల అభివృద్ధిని అనేక మార్గాల్లో ప్రభావితం చేసింది ఒక వైపు తెలుగు భాష ఇతర భాషలను ప్రభావితం చేసింది తెలుగు నుండి పదాలు మరియు భావనలను స్వీకరించాయి మరోవైపు తెలుగు భాష ఇతర భాషల నుండి ప్రభావితమైంది ఇవి తెలుగు భాషలోకి పదాలు ఇంకా భావనలను చేర్చాయి తెలుగు భాష ఇతర భాషలను ప్రభావితం చేసిన కొన్ని నిర్దిష్ట మార్గాలు ఉన్నాయి తెలుగు భాష ఈ ప్రాంతంలోని అనేక ఇతర భాషలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది తెలుగు నుండి పదాలు మరియు భావనలను స్వీకరించాయి మనం ఉదాహరణంగా చూస్తే కనక కన్నడ తమిళం ఇంకా మలయాళం భాషలు తెలుగు నుండి అనేక పదాలు మరియు భావనలను స్వీకరించాయి వీటిలో ఉత్తమం తెలుగు ఉత్తమం మంచి మంచి మరియు అందం ఇలా ఉన్నాయి తెలుగు లిపి తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైన లిపి ఈ ప్రాంతంలోని ఇతర భాషలను కూడా ప్రభావితం చేసింది తమిళం కన్నడ మలయాళం భాషలు తెలుగు లిపి యొక్క కొన్ని అంశాలను స్వీకరించాయి వీటిలో అక్షరాలు యొక్క ఆకారం మరియు శబ్దాలు ఉన్నాయి సాహిత్యం ఈ ప్రాంతంలోని ఇతర భాషల సాహిత్యాలపై గణనీయమైన ప్రభావితం చూపింది తమిళం కన్నడ మలయాళం భాషలోని అనేక రచయితలు తెలుగు సాహిత్యం నుండి ప్రేరణ పొందారు తెలుగు భాష ఇతరుల భాషల నుండి కూడా ప్రభావితమైనది తెలుగు భాష హిందీ ఇంగ్లీషు మరియు ఇతర భాషలనుండి కూడా పదాలు ఇంకా భావనలను స్వీకరించింది తెలుగు భాష ఈ ప్రాంతంలోని మిగతా భాషల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది తెలుగు భాష ఇంకా ఇతర భాషల మధ్య ఈ పరస్పర ప్రభావం ఈ ప్రాంతంలోని సాంస్కృతిక ఇంకా భాష వారసత్వాన్ని ఏర్పరిచింది